నమస్తే మేడం సార్ రమ్మన్నారు అంటండి అవునండి జాషువవాళ్ళ అబ్బాయిని వాళ్ళ ఫాదర్ని చెప్పండి చెప్పండి అమ్మ మేడం ఇంటికాడ అడుగుతుంటే వర్క్స్ ఏమి లేవు స్కూల్లో రాస్తున్నాం అంటున్నాడు అండి అదే స్కూల్కు అది పొతున్నాడు అండి కానీ చెప్పాల్సింది అంతా అయిపోయింది ఇంటికాడ చదువుకో అంటున్నారు అని చెప్పాడు అండి లేదండి మాకు ఏమి చూపించలేదండి ప్రోగ్రస్ కార్డు ఏమి అవునండి

అంటే మేము అడుగుతున్నాం అండి స్కూలులో మేము ఆల్రెడీ చేసుకున్నాము అని అది చెప్తాడు అండి లేదంటే స్కూల్లో వర్క్ ఏమి లేదు ఈ రోజు ఇవ్వలేదని చెప్తాడు అండి అంటే స్కూలులో టీచర్స్ ఉండి మరి అంటే మరి మాకు ఇలాగ రోజు రావట్లేదన్న విషయం మాకు మాకు తెలియదు కదండి ఇలాగ మీరు ఏమి చెప్తలేదు అంటున్నాడు అండి మరి మాకు తెలియదు కదండి మరి ఇలాగ అల్లరి చేస్తున్నట్టుగా అట్ల మీరు మధ్యలో మాకు అయిపోయింది ఇంటికాడ వచ్చాక అడుగుతుంటే మాకు చెప్పాల్సింది అయిపోయింది మేము చదువుకోమంటున్నారు ఇంటికాడ ఉండి చదువుకోమంటున్నారు అంటున్నాడు అండి మరి చదువుకున్నాం అండి స్కూల్ పరంగా మీరు చెప్తారు కదా అని మేము లైట్ తీసుకున్నాం అండి సరే అండి మేడం పంపుతాను లేండి ఈసారి సరే మేడం సరే అండి